నృత్య ప్రదర్శనలో మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు చాలామంది అన్నమయ్య కీర్తనలకి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో నృత్యం చాలామంది వేస్తారు పిల్లలు మేము అందులో చిన్నపిల్లలు అందరినీ ప్రోత్సహించాము మా చెల్లి కూడా ఉంది నృత్యం చేసేటప్పుడు అన్నమయ్య కీర్తనలు అంటే మాకు చాలా ఇష్టం అందులో